భారతదేశ విద్యా వ్యవస్థలో అనేకమైన లోపాలు ఉన్నాయి భారతదేశంలో విద్యా అనేది అనేక రకాలుగా ఉంది కొంతమంది బాగా డబ్బు కలిగిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఉన్నతమైన పాఠశాలకు వెళ్తూ ఉంటారు ఏమీ లేని వాళ్ళు చదువుకోలేని వారు ఎక్కువగా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కు వెళ్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువగా ఎవరిని ఎవరు టీచర్లు వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవడంతో అక్కడ విద్య వాళ్ళకి ఎక్కువగా అందడం లేదు అలాగే సీ బీ ఎస్ ఈ లాంటి ఉన్నతమైన ఐ సీ ఎస్ సీ లాంటి ఉన్నతమైన సిలబస్సులుగా లేని వీటిల్లో వాళ్ళే ఎక్కువగా డెవలప్ అవుతున్నారు ఈ రకంగా వివిధ రకాలుగా విద్యా వ్యవస్థ అనేది విచ్ఛిన్నమై ఉన్నది దీంట్లో లోపాలు ఏంటంటే ఒకటి నుంచి పది తరగతి చదివిన వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు ఎక్కువగా బట్టి విధానానికి ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటారు అలాగే సెంట్రల్ బోర్డుల్లో ఉన్న సీ బీ ఎస్ ఈ ఇటువంటి బోర్డుల్లో వాళ్ళు ఎక్కువగా ఆలోచనలకి సంబంధించి దాని గురించి ఆలోచించి ఎక్కువగా తయారీలో ల్యాబుల్లో దాన్ని బాగా అభ్యసిస్తూ ఉంటారు బట్టి విధానమైనది వాళ్ళకి ఎక్కువగా ఉండదు దీనివల్ల గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళి వాళ్ళ వాళ్ళ స్థాయి ఎంతో తక్కువగా ఉంది వాళ్ళు పై చదువులు చదవాలంటే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు

ఎంతో విచ్ఛిన్నమై ఉంది దేశం మొత్తం దీంట్లో సిలబస్లు చూస్తే స్టేట్ గవర్నమెంట్లు అయితే ఆ సిలబస్ అనేది ఎంతో స్టేట్ బోర్డ్కు సంబంధించినయే ఉంటుంది అలాగే సీ బీ ఎస్ ఈ బోర్డులో అయితే అక్కడ దేశం మొత్తం సిలబస్ ఒకటే కావడంతో అక్కడ సపరేట్గా దేశవ్యాప్తంగా ర్యాంకులు తీ వస్తూ ఉంటాయి స్టేట్లో అయితే ఓన్లీ స్టేట్లో ఉన్న ప్రజల బట్టి మటుకే దాంట్లో నుంచి ఉత్తీర్ణత తీస్తూ ఉంటారు సీబీఎస్ఈలో అయితే దేశం మొత్తం కలిసి వాళ్ళందరూ పోటీతత్వం పెరుగుతుంది దాంతోపాటు స్కూళ్ళు అంతర్జాతీయ స్కూళ్ళు ఎక్కువగా సీ బీ ఎస్ ఈ స్కూళ్ళు ఇటువంటి ఎక్కువగా సిలబస్ సిలబస్ పిల్లల్ని ఎక్కువగా బట్టి పట్టించడం కంటే అన్ని రకాలుగా అన్నిటిల్లో డెవలప్ చేయాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు అటువంటి పరిస్థితి గవర్నమెంట్ స్కూల్లో ఉండవు ప్రభుత్వం కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లని పట్టించుకుంటాను అని చెప్తూనే ఎక్కువగా ఈ విద్యను విద్యా వ్యవస్థలను ఈ గవర్నమెంట్కి సంబంధించి వాటిల్ని ఎప్పుడూ పట్టించుకోవటం లేదు ఎక్కడో గాని వాళ్ళు సొంతంగా చదువుకుని వాళ్ళకు వాళ్ళు డెవలప్ అవుతున్నారే గానీ ఈ ప్రభుత్వాలన్నీ ఈ ఈ ప్రవర్తనం మానుకుని ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేస్తే ఈ దేశం ఉన్నత స్థాయిలో వెళ్తుందండి నా అభిప్రాయం